ఫస్ట్ నేను ఈత నేర్చుకుందాము అని అనుకున్నాను అనుకుంటే ఒక టూ త్రీ డేస్ ఆలోచించి మా ఫ్రెండ్కి అడిగాను మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర బావి ఉంటుంది బావి చచేనులో వాళ్ళు వాటర్ పంట పండించడానికి వాటర్ ఆ వాటరే యూజ్ చేస్తారన్నమాట అందుకే మా ఫ్రెండ్ వాడిని అడిగాను అరే ఇట్లా ఈత నేర్చుకుందాము అనుకుంటున్నాను నేర్చుకోవచ్చా మీ బావిలో అంటే నేర్చుకోండి అన్నాడు నేర్చుకొని మా ఫ్రెండ్స్తో కలిసి ఈత నేర్చుకుందామని వెళ్ళాను వెళ్ళగానే నాకు బావిని చూడాలని ఫస్ట్ కొంచెం భయమేసింది భయం వేయగానే మా ఫ్రెండ్స్కి కొంతమందికి ఈత వచ్చు ఇంకొంత ఇంకో నాతో ఒక ఇద్దరికి రాదు మేము నేర్చుకుందామని వెళ్ళేసరికి నాకు వాటర్ చూడగానే కొంచెం భయం అయింది భయం కాగానే మా ఫ్రెండ్స్ చెప్పారు అరే ఏం కాదు కొంచెం కన్ కూల్గా ఉంది నిదానం స్లోగా ఆలోచించి దిగు అంటూ అన్నారు బావిలోకి ఓకే అని దిగాను దిగగానే నాకు కొంచెం వాటర్ చూడగానే కొంచెం భయమవుతుంది నా రియాక్షన్ వేరే ఉంది వేరేగా ఉండగానే మావా మా ఫ్రెండ్స్ అరే కొంచెం చెప్పారు రూల్స్ ఆరే ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేస్తేనే మనం ముందుకు కొంచెం ముందుకు కదులుతాము వాటర్లో అని చెప్పారు కొన్ని లెగ్స్ ఇట్లా చేయాలి హాండ్స్ ఇట్లా తింపితేనే ముందరికి వెళ్ళగలుగుతాము అని కొంచెం నన్ను చెప్పారు సజెస్ట్ చేసారు సజెస్ట్ చేస్తే సరే అని నేను వాటర్లో దిగి కొంచెం నాకు కొంచెం భయం భయం అయింది భయం భయం కాగానే సరే అని నేను అలాగే చూద్దాము కొంచెం ట్రై చేద్దామని వెళ్ళాను వెళ్ళగానే కొంచెం ముందరికి వెళుతూ వెళుతూ మా ఫ్రెండ్స్ ఇంకా సపోర్టుగా నా వెనుక వస్తుండ్రు అంటే ఈత రాదు కాబట్టి కొంచెం సపోర్ట్గా వస్తుండ్రు ఎనకాల రాగానే నేను కొంచెం ఒక టూ రౌండ్స్ వేసా వేయగానే ఇంకొంచెం ఇంప్రూవ్ కావడానికి ఇంకొంచెం స్టెప్స్ చెప్పారు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా అని చెప్పారు చెప్పగానే వాళ్ళ

నెక్స్ట్ డే మళ్ళీ వద్దాము అనుకొని అక్కడే ఉన్న నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళాము వెళ్ళగానే కొంచెం ఇంప్రూవ్ అయింది కొంచెం వాటర్ అనేది భయమేమి కాలే వాటర్ కొంచెం ఇక వాటర్ చూడగానే నెక్స్ట్ డే వాటర్లోకి దిగి ఒక టు నుంచి ఫైవ్ రౌండ్స్ కొట్టా కొట్టగానే నాకు ఎలానో అయి మీదికి వచ్చేసాను మీదికి వచ్చాక ఒక టు డేస్ కాగానే బావిలో వద్దనుకొని స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాను స్విమ్మింగ్ పూల్కి మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము స్విమ్మింగ్ పూల్ అనేది నేను ఫస్ట్ టైం వెళుతున్న స్విమ్మింగ్ పూల్ వెళ్ళాను స్విమ్మింగ్ పూల్ వెళ్ళగానే అక్కడ కొంచెం బావికంటే లోతు తక్కువ ఉంది లోతు తక్కువ ఉందని నేర్చుకుందామని అక్కడ నేర్చుకున్నాను నేర్చుకోగానే

అడిగి దిగి నేర్చుకున్నాను అక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ కొట్టాను ఎందుకంటే అందులో లోతు తక్కువ ఉంటుంది ఎన్ని రౌండ్స్ అయినా వేయచ్చు వాళ్ళు ఇచ్చిన టైంలో మనం కంప్లీట్ చేసెయ్యాలి అన్నమాట ఇక అలా ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వెళ్ళాను ఫోర్ టు ఫైవ్ డేస్ వెళ్ళి ఏంటి ఎట్లా ఉంటుంది అన్ని మొత్తం నేర్చుకున్నాను సిమ్మింగ్ ఫూల్లో నేర్చుకొని నెక్స్ట్ డే బావికి వెళ్ళాను నెక్స్ట్ డే బావికి వెళ్ళి అక్కడ నేర్చుకున్నవి అన్నీ మళ్ళీ బావిలో ట్రై చేసా బావిలో కొంచెం లోతు ఎక్కువ ఉంటుంది కాబట్టి మీదినుంచి జంప్ చేసుడు డైవ్ వేసుడు ఇంకా కొన్ని నేమ్స్ ఉంటాయి కొంచెం ఇట్లా హై జంప్ లెక్క చేసుడు అవి ఉంటాయి అవన్నీ నేర్చుకొని అక్కడ ట్రై చేసా అక్కడ సక్సెస్ఫుల్గా వచ్చింది

అని దిగాను నేను దిగి నేర్చుకున్నాను స్విమ్మింగ్ పూల్లో కానీ మోటర్ కానివ్వండి కొంచెం తాళ్ళు అటు ఇటు కట్టి ఉంటాయి చూసుకొని దిగాలి అని అంటున్నాను